రోజువారీ సంభాషణలలో వాడే తెలుగు భాషలోని కొన్ని సాధారణ పదబంధాలు జాతీయాలు ఏమనగా నువ్వు ఈరోజు ఎందుకు నడుచుకుంటూ వస్తున్నావు అలాగే రేపు మనకు భోజనం ఎలాగా నిన్ను నువ్వు ఎలాగా శుభ్రం చేసుకుంటున్నావు నీ ఆరోగ్యం ఎలా ఉంది నువ్వు రోజు పాటలు బాగా పాడతావు అంట కదా నువ్వు రేపు నాతో నడచి వస్తావా నువ్వు రోజు పాలు తాగుతున్నావంట కదా అవునా నువ్వు వారు చెప్పింది విన్నావా రేపు వాళ్లు కూడా వస్తారా ఎందుకు నువ్వు నీరసంగా ఉంటున్నావు అవును నువ్వు నాకోసం వారికి ఏదో చెప్పావంట కదా అసలు నీవు ఎందుకు అల చేస్తున్నావు నీవు నడిచి వెళ్లడానికి కారణం ఏమిటి నీ ఆరోగ్యం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావా ఎందుకు తెలుసా మన తెలుగు భాష గొప్పతనం ఏమిటి చెప్పగలవా అతడు అక్కడ ఎందుకు ఉన్నాడు అయినా నువ్వు ఏం చేస్తున్నావు నీవు ఆహారం ఏ సమయంలో తీసుకుంటున్నావు నువ్వు చేసే పనిలో అర్థం ఉన్నాదా